సార్ అది ఏం చెప్పను సార్ చాలా ఘోరంగా జరిగింది సార్ అది ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ సార్ అది దాదాపు మ్యాచ్ మొత్తం నేనే గెలిచాను ఆఖరిలో ఏమైందంటే అది కాలు జారీ ఆ పాయింట్ మిస్ అయ్యాను అది మిస్ అవడం వల్ల నా ప్రత్యర్థి చాలా సులభంగా గెలిచాడు అవును సార్ సరే సార్ లేదు సార్ ఈ సారి నేను ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా నా ఆటని మెరుగుపరుచుకుని ఈసారి ఆడతాను నెక్స్ట్ ప్రత్యోగితలో రాబోయే ప్రత్యోగితలో ఈసారి మీకు ఖచ్చితంగా మీ చేతిలో ట్రోఫిని పెడతాను ఈసారి ఎటువంటి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చెయ్యకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధతో నా ఆటని మెరుగుపరుచుకుని ఆడతాను వస్తాను సార్ సరే సార్ ధన్యవాదం సార్ మీరు మీ మాటలు నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపాయి నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను ధన్యవాదం సార్ సరే సార్ బాయ్ సార్